చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్తో ఆడుకునేదాన్ని అది చాలామంచి జ్ఞాపకం ఎందుకంటే అందరం కలిసి స్కూల్కి వెళ్ళడం దారిలో మనకు నచ్చినవి ఏమైనా కొనుక్కోవడం స్న్యాక్స్ కట్ట ఇంటర్వెల్లో కూడా తినడం స్కూల్ టైమ్లో బెంచ్ల కింద కట్ట దాక్కుని ఆడుకోవడం ఇది చాలా మంచి జ్ఞాపకంమాట అలాగే స్కూల్లో చదువుకోవడం ఏంటి అన్నీ మేము ఫస్ట్ ఉండేవాళ్ళం తర్వాత ఎక్కువ గేమ్స్ ఎక్కువగా ఆడుకుండేవాళ్ళం చిన్నప్పుడు ఎక్కువ ఆటల్లో తొక్కుడు బిళ్ల లాంటివి ఇంకా రాముడు సీత సీతారాముడులు ఉంటాయి కదా అవి వాడేవాళ్ళం తర్వాత ఇంటికి వచ్చిసినప్పుడు మా అన్నయ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేసే దాని అనమాట ఎందుకంటే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువగా మనకి దగ్గర్లో ఇల్లులు ఉండవు కాబట్టి ఎక్కువ నేను మా అన్నయ్యతో స్పెండ్ చేసేదాన్ని మా అన్నయ్య నేను ఎక్కువ గేమ్స్ ఆడుకునేవాళ్ళం టీవీ గట్ట ఎక్కువగా చూసేవాళ్ళం నేను ఎక్కువగా అష్టాచమ్మా ఆట ఆడేవాళ్ళం అనమాట ఆ ఆట ఆడినప్పుడు అది నాకు చాలా జ్ఞాపకం ఆ ఆట ఆడినప్పుడు ఎప్పుడు నేనే గెలిచేదాన్ని ఎప్పుడు నేను ఓడించేసేదాన్ని అనమాట అది ఒక మంచి జ్ఞాపకం మాట నాకు అలాగే నేను ఏ గేమ్ ఆడినా ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలి నేనే ఫస్ట్ రావాలి నేనే విన్ అవ్వాలి అనే ఒక ఆలోచన అయితే నా మనసులో ఉండేది నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేదాన్నిమాట ఎందుకంటే మాతో పాటు కలిసి మా పెద్దమ్మ మా అమ్మ కూడా మేము ఆడే ఆటలో వాళ్ళు కూడా ఆడేవారు ఎక్కువ మేము వర్షాకాలంలో స్కూల్స్ అన్ని సెలవులు ఇచ్చేస్తారు కాబట్టి ఆ టైమ్లో ఇంట్లో కూర్చుని ఎక్కువ ఈ గేమ్స్ ఎక్కువ ఆడుకుండేవాళ్ళం ఆ ఆడుకున్నపుడు అమ్మ మాకు వేడి వేడిగా పల్లిలు గటా చేసిచ్చేది తింటూ సరదాగా నవ్వుకుంటూ ఎక్కువగా మేము ఈ గేమ్స్ ఎక్కువగా ఆడుకుండేవాళ్ళం అదొక నాకు ప్రత్యేకమైన ఒక జ్ఞాపకం కింద గుర్తుండిపోయింది